నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఫ్రెష్అప్ అయ్యి బయటకు వచ్చి ఫ్రెండ్స్ అందరం కలిసి అందరం అనుకొని ఒక గేమ్ ఆడతాం అనుకుంటాము అనుకున్నాక ఏడు పెంకులాట ఆడుతాము ఏడు పెంకులు అంటే ఏడు పెంకులు పెట్టి ఒక బాల్ ఉంటే బాల్ తో పెంకుల్ని కొట్టాలి కొట్టి ఆ కొట్టేటప్పుడు ఆ పెంకుల్ కింద పడిపోతే దాన్ని పెట్టడానికి వేరే టీం వాళ్ళు కొట్టే టీం ఎవరు కొడతారో ఆ టీము అవన్నీ పెంకులు పెట్టాలి వేరే టీం వాళ్ళు ఆ బాల్ తో మనల్ని కొడితే మనం అవుట్ అవుట్ అయ్యాక అవుట్ అవుతాము ఫస్ట్ పెంకులు కొట్టాలి కొట్టి కొట్టాక ఉరకాలి ఉరికి అటు ఇటు ఉరకాలి మనము వేరే టీం వాళ్ళు ఆ బాల్ని మనల్ని కొట్టడానికి వస్తారు మనం తప్పించుకొని పెంకులు ఎన్నిపెంకులు పడిపోతే ఆ పెంకులు మనం కో పెట్టేస్తే ఆ గేమ్ అయిపోయినట్టే ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు గెలిచినట్టు అది ఏడు పెంకుల ఆట నాకు చాలా ఇష్టం ఏడు పెంకుల అట అంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక చాలా ఆడుతుండే ఇంకొకటి కబడ్డీ కబడ్డీ ఆడుతుండే అటు ఇటు ఐదు ఐదు జట్టులు ఉంటారు అది కూడా జట్టులో కబడ్డీ ఒక డబ్బా తీసుకొని కబడ్డీ కబడ్డీ అనుకుంటా గేమ్ ఆ గేమ్ ఆడుతుండే స్కూల్ నుంచి వచ్చాక అందులో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు గెలిచినట్టు కబడ్డీ కూడా నాకు చాలా ఇష్టము దాని తర్వాత ఖోఖో గేమ్ ఆడుతుండే ఫ్రెండ్స్తో అందరం కలిసి ఖోఖో అంటే లైన్ లో కూర్చొని ఓ బాల్ వేస్తారు బాల్ పేపర్ లాగా బాల్ తయారు చేసి వెనకాల వేస్తుండే దాన్ని పట్టుకొని ఎవరు వెనకాల పోతారో దాన్ని పట్టుకొని పట్టుకోవాలి ఫాలో చేస్తే వాళ్ళను ముట్టుకుంటే వాళ్ళు అలా అవుట్ అయిపోతారు అవుట్ అయ్యాక ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో అదే ఖోఖో గేమ్ దాని తర్వాత ఫుట్బాల్ ఆడుతుండే ఫ్రెండ్స్తో ఫుట్బాల్ ఒక బ్లాక్ అండ్ వైట్ బాల్ ఉంటుంది దాంతో ఆడుతుంటే ఫుట్బాల్ ఆడి అంతా తిరిగి మ గోల్స్ గోల్ కొట్టాలి ఇద్దరికిఒకటే టైమ్ ఉంటే టాక్టింగ్ చేసి గోల్ కొట్టి ఎవరు గోల్స్ ఎక్కువ కొడతారో టైం ఉంటే గంట ముఫై నిమిషాలు టైం ఉంటే ఆ టైంలో ఎక్కువసేపు ఎవరు ఎక్కువ గోల్ కొడతారో వాళ్ళు గెలిచినట్టు దాన్ని ఫుట్బాల్ అంటారు ఫుట్బాల్ అంటారు ఆ ఫుట్బాల్ ఆడి చివర ఎవరికి ఎక్కువ గోల్స్ వస్తాయో వారు గెలిచినట్టు వస్తాయో ఆ గేమ్ ఫుట్బాల్ అంటే నాకు చాలా ఇష్టం స్కూల్ నుంచి వచ్చాక అది కూడా ఆడుతుంటే చాలా నేను ఆడి అటు ఇటు ఆ గేమ్ అయిపోయినాక క్రికెట్ ఆడుతుండే క్రికెట్ టోర్నమెంట్స్ అన్నీ నాకు చాలా ఇష్టము టోర్నమెంట్ ఆడుతుండే క్రికెట్ టోర్నమెంట్ ఆడి టీమ్స్ రెండు టీమ్స్ ఉంటాయి మనం లెవెన్ లెవెన్ మెంబర్స్ అంటే అట్లా ఆడచ్చు మనకు నచ్చినట్టు ఎన్ని ఎంతమంది ఉంటే అంత టీంని భాగం చరో భాగం చేసి ఆడాలి వికెట్లు వికెట్లు ఉంటాయి బ్యాట్లు రెండు బ్యాట్లు ఉంటాయి బాల్ ఉంటుంది రెండు టీంనీ డివైడ్ చేశాక ఆ బాల్తో ఆడి ఒకరు బాల్ వేస్తారు ఇంకొకరు బ్యాటింగ్ చేస్తారు మిగతా జా మిగతా వాళ్ళు అంతా మిగతా వాళ్ళు అంతా ఫీల్డింగ్ చేస్తారు ఫీల్డింగ్ చేసి మనం కొడితే ఎన్ని స్కోర్ ఎంత స్కోర్ కొడితే అంత ఎవరు ఎక్కువ స్కోర్ కొడితే వాళ్ళు వాళ్ళ కంటే ఇంకోక టీం ఎక్కువ స్కోర్ ఒక రన్ ఎక్కువ కొడితే వాళ్ళు గెలిచినట్టు గెలిచి అది క్రికెట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు దాని తరవాత టెన్నిస్ బాడ్మిన్టన్ అంటే షటిల్కాక్ రెండు బ్యాట్లు రెండు బ్యాటులు ఉంటే ఒక కాక్ ఉంటుంది అటు మనం కా నచ్చినట్టు ఇద్దరంటే ఇద్దరు ఆడచ్చు నలుగురంటే నలుగురు ఆడచ్చు టీమ్స్వైస్ అవి కూడ అటు ఇటు నెట్ బయట్ నెట్ తాకితే వాళ్ళు అవుట్ మిస్ అయితే వాళ్ళు అవుట్ ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే అని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో రాసుకోవాలి ఇద్దరు జట్టు ఆడతారు టెన్నిస్ బాడ్మిన్టాన్ను అది ఆడాక అంతా ఆ గేమ్ కూడ మా చాలా ఇష్టం నాకు బాడ్మిన్టన్ను దాని తరవాత వాలీబాల్ ఉంటుండే వాలీబాల్ ఆడుతుండే గ్రౌండ్కు వెళ్ళి గ్రౌండ్లో ఇట్లా నెట్ పెట్టుకోవాలి నెట్ అటు ఒక ఫైవ్ మెంబెర్స్ ఇటు ఫైవ్ మెంబర్స్ టీమ్స్ ఉంటారు చేతులతో కొట్టాలి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు గెలిచినట్టు ఇసుక మట్టిలో ఆడతాము ఎందుకంటే దుక్ దూకడము అవన్నీ చేస్తాం కదా బయట రోడ్ మీద ఆడితే దెబ్బలు గట్టిగా తాకుతాయి అని ఇసుకలో ఆడతారు వాలీబాల్ ఆ బాల్ వాలీబాల్ ఆడతారు దాన్ని కొట్టి అటు ఇటు కొట్టాలి మిస్ అయితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు గెలిచినట్టు ఇది కూడ నాకు చాలా ఇష్టం నాకు ఏమో వాలీబాల్ అంటే ఇంకొకటి హాకీ హాకీ కూడ ఆ గేమ్ కూడ నాకు చాలా ఇష్టము హాకీ టూ టీమ్స్ ఉంటారు అవి కూడ స్టిక్ ఉంటుంది ఏది బాల్ అని ఒక బాల్ ఉంటుంది ఆ బాల్ పట్టుకుని కొట్టుకుని ఉరుక్కుంటా ఉరుక్కుంటా పోవాలి గోల్స్ గోల్ కాడ ఒక హా ఒక అతను ఉంటాడు గోల్ ఆపనికి అతనకి రాకకుంట ఆపి ఆపకుంటా మనం గోల్ కొట్టాలి కొట్టి ఆ గేమ్ హాకీ గేమ్ ఆ అంటే కూడ చాలా ఇష్టము అటు ఇటు తిరిగి పాయింట్స్ వస్తాయి దానికి కూడ తిరగాలి అటు ఇటు తిరిగాక హాకీ అంటే చాలా ఇష్టం ఇంకొకటి కబడ్డీ అంటే ఇంకా చాలా ఇష్టము వాలీబాల్ చాలా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి మనకి ఇంకా క్రి క్రికెట్ కూడ ఉంటుంది కొన్ని గేమ్స్ అన్నీ చాలా ఆడి పాయింట్స్ ఎక్కువ తెచ్చుకోవాలి స్కూల్ నుంచి వచ్చాక అందరం కలుస్తుండే ఫ్రెండ్స్తో అది ఒక గేమ్ ఆడుతుండే ఇంక హైడ్ అండ్ సీక్ అలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటు ఒక్కొక్క టోర్నమెంట్స్ ఉంటాయి ఆ టోర్నమెంట్ అంతా ఆడాలి వేరే వేరే స్టేట్కి కూడ ఆడచ్చు మనం వెళ్ళి వారు సెలెక్ట్ చేస్త్ స్టేట్ వైస్ ఉంటాయి కొన్ని గేమ్స్ ఉంటాయి అవి కూడ ఆడుకోవచ్చు అది ఆడినాక కొన్ని ప్లేసెస్ డిస్ట్రిక్ట్ గేమ్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్లో ఆడాలి కొన్ని జిల్లాలు కొన్ని ప్లేసెస్లో కూడ ఆడచ్చు ఈ గేమ్స్ టోర్నమెంట్కి మనల్ని పిలుస్తారు వాళ్ళు వచ్చి సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయినప్పుడు గేమ్స్ వైస్ ఉంటుంది మన క్రికెట్ కావాలంటే క్రికెట్టు ఆడచ్చు వాలీబాల్ అంటే వాలీబాల్ ఆడచ్చు హాకీ అంటే హాకీ ఆడచ్చు ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఆడచ్చు ఇవన్నీ ఒక గ్రూప్వైస్ టోర్నమెంట్ ఉంటుంది మనం అక్కడికి పోయి మన పేరు ఏ గేమ్ ఆడుకో ఆడాలి జాయిన్ అవ్వాలనుకుంటునామో అది ఆ పేరు చెప్పి జాయిన్ అయ్యి చేయాలి జాయిన్ అయ్యాక జాయిన్ అయ్యి అంతా చేసి వాళ్ళు పిలుస్తారు ఈ టీమ్ టీమ్వైజ్ డివైడ్ చేస్తారు డివైడ్ చేసి మనం ఆ టీమ్లో వెళ్ళి ఇంకా మంది టీమ్ జాయిన్ అయితురు క్రికెట్ అంటే దట్ టీమ్ జాయిన్ అయినారు వాళ్ళు వాలీబాల్ జాయిన్ అయినారు క్రి ఫుట్బాల్ అంటే జాయిన్ అయినారు అది అంతే వాళ్ళు లిస్ట్ రాసుకుంటారు టోర్నమెంట్ అవి నడుపుతారు అవి నడిపినాక వాళ్ళతో మనం వెళ్ళి క్రికెట్ నేర్చుకుని ఆడి అంతే ఆడినాక చాలా నాకు చాలా ఇష్టం ఆ గేమ్స్ అంటే టోర్నమెంట్లో వెళ్ళి ఆడడం నాకు చాలా ఇష్టం ఇట్లనే కొన్ని కొన్ని గేమ్స్ ఆడుతుండే స్కూల్లో ఉన్నప్పుడు నేను చాలా గేమ్స్ ఆడిన ఎక్స్సైట్మెంట్ ఉంటుండే నాకు గేమ్స్ అంటే చాలా అందులో ఎక్కువ నాకిష్టం ఏంటంటే క్రికెట్ ఇంకా ఏడు పెంకులాట అదంటే చాలా ఇష్టం ఉంటే నాకు స్కూల్ నుంచి రాగానే ఈ గేమ్స్ అన్నీ స్టార్ట్ ఫ్రెండ్స్తో అందరం కలిసి ఏ గేమ్ ఆడతాం అంటే నేను ఎక్కువ క్రికెట్ ఆడతాం అని అంటుండే ఎందుకంటే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం అది కూడ టోర్నమెంట్ కూడ చాలా ఆడుతుండే క్రికెట్ అందులో బ్యా బ్యాటింగ్ చేస్తుండే ఎక్కువ నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం దాని తర్వాత బౌలింగ్ అది కూడ మంచిగా వేస్తుండే నేను బౌలింగ్ అంటే ఏషాక వికెట్లు తీస్తుండే చాలా ఆ గేమ్స్ అన్నీ ఆడుతుండే టోర్నమెంట్లో క్రికెట్ ఇష్టం దాని తర్వాత సెమిస్ట్రాన్స్ సెమిస్ట్రాన్స్ అయితే ఇంకా మంచి మజా వస్తుండే చాలా ఎంజాయ్ చేస్తుండే నేను సెమిస్ట్రాన్స్ ఆ గేమ్ కూడ నాకు చాలా ఇష్టము ఆ తరవాత ఫుట్బాల్ కూడ చాలా ఇష్టము ఉంటుండే ఇవన్నీ నేను చిన్నగున్నప్పుడు చాలా ఎక్స్సైట్మెంట్గా ఆడుతుండే